నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టానండి నేను కొంత ఆహారాన్ని మీకు ఆర్డర్ చేశాను కానీ అందులో నాకు కొన్ని అవసరం లేదు పొరపాటున ఆర్డర్ చేసాను ఇప్పుడు అవి ఆర్డర్లో నుండి తీసేయండి మళ్ళీ నాకు ఇంకొకటి కావాలి ఏంటంటే చికెన్ అనేది చికెన్ మంచూరియా అనేది నేను ఆర్డర్ చేశాను కానీ అది నాకు వద్దు నాకు వెజ్ మంచూరియా కావాలి అదేవిధంగా బటర్ నాన్ కూడా ఆర్డర్ చేశాను అది కూడా నాకు అవసరం లేదు నాకు వెజ్ ఫైడ్ రైస్ కావాలి ఇంతకుముందు ఆర్డర్ చేసినటువంటి ఐటమ్స్ నాకు కొన్ని తీసేసి ఇవి నాకు పంపించండి